చెప్పమ్మా సరే సరే అంటే లాంగ్ సైడ్ నోడ్స్లు అడిగావు మన దగ్గర అన్నీ ఉన్నాయి నీకు ఏం కావాలి లాంగ్ సైడ్ వైట్లు వైట్లు కావాలా రూళ్ళు కావాలా అన్నీ ఉన్నాయి మనకి బ్రాడ్ రూలు

వైట్ సరిపోతుందామ్మా లాంగ్ సైడ్లో కూడా చాలా క్వాలిటీలు ఉన్నాయమ్మా ఇది చూడు ఇది అయితే మనకి ఎనభై రూపాయ నూట పది క్లాస్మేట్ క్లాస్మేట్ అదే మరి నూట ముప్పై రూపాయలు అలా పడుతుంమ్మా మూడొం రెండొందల పేజీలు అదేంటంటే మనకి మామూలు లాంగ్ సైడు కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది లాంగ్ కూడా మనకి మరి బాగుంటుంది పేజీ అది లేకపోతే మనకి ఆఫ్ వైట్ అని ఉంటాయన్నా తక్కువ రేట్కి వచ్చేస్తాయి అంటే డెబ్బై రూపాయలు అలాగా వచ్చేస్తుంది నాణ్యత స సరేమ్మా నాణ్యత అయితే క్లా ఇంక క్లాస్మేట్ తీసేసుకోమ్మా నూట ముప్పై రూపాయలు ఆయనా మీకు మనకి పేజీ కూడా కాయింతాలు దళసరిగా ఉంటాయి బాగుంటాయి దా అదే అర్థమైంది ఇది వాటర్ మంచినీళ్ళు పడినా ఇది అది గమ్మున పోద్దమ్మా ఇది అయితే గమ్మున పోదు మనకి మంచినీళ్ళు పడినా నువ్వు వెంటనే తుడిచేసే వరకు ఆగుతుంది పేజీ అనేది ఆగుతుంది అలా కాగితం బాగుంటుంది ఇక మన దగ్గర చాలామంది ఇవే పట్టుకెళ్తారు సరే ఈ రెండు ఇంకేం కావాలి ఇవి ఐదు రూపాయలమ్మా రెడ్డా బ్ల్యాకా బ్లూవా ఒకటి చాలా పది రూపాయలియి కూడా ఉన్నాయి పది రూపాయలియి ఇమ్మంటే పది రూపాయలియి ఇస్తాను సరే అదొకటి ఇంకా ఎన్ని బుక్కులు తీసుకున్నావు రెండొందలు రెండొందలు రెండొందల డెబ్బై రూపాయలు అవుతుందమ్మా షార్ట్లు కూడా షార్ట్లు తక్కువ రేటే అమ్మా మనకి పదిహేను రూపాయలు ఉన్నాయి ఇరవై రూపాయలు కూడా ఉన్నాయి షార్ట్లు మరి ఏదైనా పర్లేదంటే పదిహేను రూపాయలు తీసుకెళ్ళిపోమంటాను నేను సరే అయితే పదిహేను రూపాయలియి తీసుకున్నాను రెండు వందల తొంభై రూపాయలు అవుతుందమ్మా సర్లే ఉంటా సరే సరేండి వెళ్ళండి